పశ్చిమగోదావరి జిల్లా అనగా మా ప్రాంతంలో మాకు ఉన్న ప్రధానమైన సహజ వనరులు ఏంటి అంటే మాకు మొట్టమొదటిగా ఉభయగోదావరి జిల్లాలో సమృద్ధిగా అందేది సహజ వనరులు నీరు నీరు అనేది ప్రతీ ప్రజలకు మా జిల్లాలో సహజంగా సమృద్ధిగా అందుతుంది అలాగే మాకు ఉన్న డ్యాములు ద్వారా గాని ఆనకట్ల ద్వారా కానీ వీటి ద్వారా మేము ఎప్పుడూ నీటిని నిల్వ ఉంచుకోవడం ద్వారా నీటి కొరత అనేది ఉండదు అలాగే మొట్టమొదటిగా ఇంకొకటి ఏంటంటే ఓఎన్జీసీ అనేది కూడా ఉంది దాని ద్వారా ఆయిల్ నేచురల్ గ్యాస్ కన్జర్వేషన్ ద్వారా కూడా అలాగే వాయువులు మనకు దొరికే గ్యాస్లు అన్నింటినీ కూడా కొరత లేకుండా సమృద్ధిగా ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న పా వాతావరణపరమైన సమస్యలు ఏమిటి అంటే మొదటిగా వర్షం అనావృష్టిగా అతివృష్టిగా కురిసినా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే పంటల పండే భూములు ఎక్కువగా ఉన్న కారణంగా ఇక్కడ వర్షాలు మీదే ఆధారపడి రైతులు అందరూ జీవిస్తారు కాబట్టి వాతావరణమైన సమస్యలు వాటిలో ఎక్కువగా ఉన్న అలాగే ఈ యొక్క జిల్లాల్లో పంటల పండి జిల్లాలో అధికంగా ఫ్యాక్టరీలు పెట్టడం ద్వారా వాయు కాలుష్యం అనేది జరుగుతుంది అలాగే ఆ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలని నదుల్లోకి కానీ చెరువుల్లోకి కానీ కాలువల్లో కానీ వదలడం ద్వారా నీటి కాలుష్యం అనేది కూడా అత్యధికంగా జరుగుతుంది కాబట్టి వీటిని అన్నిటి పైన ప్రభుత్వం వారు చర్య తీసుకొని ఈ సహజ వనరులను నుండి కాపాడాలని కోరుకొనుచున్నాము